చిన్నప్పటి నుంచి అయినా నాకు స్కూల్ సమావేశాలలో పాల్గొనాలంటే చాలా ఇష్టం ఉండేది దానివల్ల నేను ఎంతగానో నేర్చుకున్నాను ఎందుకంటే స్కూల్ సమావేశాలు అనేటివి అనేవి ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు లేదా ఏ దాన్ని ఏ విషయం గురించయినా చర్చించిన చర్చించడానికి లేకపోతే స్వాసంత్ర దినోత్సవమప్పుడు కానీ గణతంత్ర దినోత్సవమప్పుడు కానీ విద్యార్థుల దినమప్పుడు కానీ జరుపుటప్పుడు జరుపుకునే దాన్ని సమావేశాలు అని అంటారు ఆ సమయం అప్పుడు నేను ఎంతో సిద్ధపాటుతో నాకు ఉపన్యాసాన్ని సిద్ధపరచుకొని మాట్లాడేదాన్ని అందుకోసమనే స్కూల్ సమావేశాలు అంటే నాకు ఇష్టం ఎందుకనంటే నేను ఉపన్యాసం ఇవ్వవచ్చు ఉపన్యాసం నా ఉపన్వ ఉపన్యాసంతో నాలో ఉన్న

ఏదైనా సమావేశంలో ఉపన్యాసం ఇవ్వాలనుకున్నప్పుడు నాకు పెద్దగా కష్టం అనిపించేదే కాదు ఎందుకంటే నేను బాగా అలవాటు పడిన దాన్ని కాపట్టి ఇది నాకు చాలా విషయాలలో ఉపయోగపడింది స్కూల్ సమావేశంలో పాల్గొనడం అనేది నిజంగా మంచి విషయము విద్యార్థులకు ఎందుకంటే దాని వల్ల వాళ్ళకి వాళ్ళలో ఉన్న భావాలన్నీ బయటపడతాయి వాళ్ళు ఏ ఏ విషయంలో ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందనేది నా యొక్క భావం అలాగే నా అనుభూతి స్కూల్ సమావేశాలలో పాల్గొన్నప్పుడు చాలా మంచిగా ఉండింది అలాగే నేను ఇంకనూ య స్కూల్ సమావేశాలనే కాదు ఇంకా వేరే ఏ సమావేశాలున్నను ఇప్పటికీ పాల్గొనడానికి ఇష్టపడతాను పాల్గొంటూ ఉంటున్నాను